స్వచ్ఛభారత్ నేను స్కూల్ డేస్లో పాల్గొన్నాను అది ఒక మంచి అలవాటుగా చెప్పుకోవచ్చు ఈ యొక్క కొన్ని ప్రాంతాలలో మనం చూస్తూనే ఉంటాము అక్కడక్కడ వాళ్ళ యొక్క వస్తువును పడేయడం ఆ చెత్త కుండీలు వాడకుండా వారి యొక్క అలవాట్లను సొసైటీలో చూపించడం లాంటిది మంచి అలవాట్లు కావు అది కొన్ని ప్రజలకి తెలియ చేయాలి మంచి మాటల ద్వారా వ్యక్తపరచాలి యాడ్స్ అనేది ఇవ్వాలి దాని ద్వారా మనము తెలుసుకోవచ్చు అనేవి ప్రజలకి మనం చెప్తే వాళ్ళు సహకరిస్తారు ఇదొక అభిప్రాయంగా నేను తెలియ చేస్తున్నాను నేను ఒక పాఠశాల రోజులలో నా యొక్క అభిప్రాయాలని చేశాను ఫాలో అయ్యాను కూడా మరియు మా యొక్క కుటుంబ సభ్యులు కూడా దీనిని మెచ్చుకున్నారు దీని ద్వారా కాలేజ్లో మంచి ప్రశ్నగా చెప్పుకోవచ్చు మరియు మంచి బుద్ధిగా అని కూడా చెప్పుకోవచ్చు రాబోయే తరాల యొక్క పిల్లలకి మనము చెప్పవలసిందిగా కోరుచున్నాను వాళ్ళకు చిన్న వయసు నుంచి అలవాటు చేయవలసిందిగా తెలియచేస్తున్నాను ఈ యొక్క అభిప్రాయం అనేది మంచి అలవాటు మరియు తమ యొక్క విషయాలను తెలియ చేస్తు ప్లాట్ఫారం మధ్య మరికొన్ని సమస్యల మధ్య ప్రాంతాలలో పరిసర ప్రాంతాలలో మనం తెలియ చేయాలి ఒక మొబైల్ ఫోన్స్ ద్వారా రేడియో ద్వారా టెలివిజన్ ద్వారా వ్యక్తపరచాలి అప్పుడే ఒక దేశం అనేది అభివృద్ధి అనేది చెందుతుంది